ఒక చాలా హ్యాపీ మూమెంట్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే అది ఒక లాస్ట్ ఇయర్ నుంచి అయితే లాస్ట్ ఇయర్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ మాకు కొత్త మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్లో తను కన్సీవ్ అయ్యింది మా ఇంట్లో అసలు చిన్నపిల్లలు అనే వారు ఎవ్వరూ లేరు ఆ తనే ఒక ఫస్ట్ కిడ్ అనమాట మా ఇంట్లో ఎంత ముద్దు ముద్దుగా ఉంటారు ఎంత ముద్దు ప్రెగ్నెన్సీ టైంలో ఆ వన్ ఇయర్ జర్నీలో అనేది మాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ తర్వాత వాడు ఒక వన్ ఇయర్ కంప్లీట్ చేసుకొని వాడి వన్ ఇయర్ బర్త్డేకొస్తే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు గిర్ర మని తిరిగి వన్ ఇయర్ అనేది వాడికి వచ్చేయడం అనేది జరిగింది ఆ టైంలో ఒక శ్యాడ్ ఏంటంటే రేపు బర్త్డే అనగా ఈరోజు వాడికి ఫీవర్ రావడం అనేది జరిగింది అనమాట అదొక్కటే డిసప్పాయింట్మెంట్ మాకు వాడి బర్త్డే రోజుని చాలా డల్ అయిపోయి అలా ఉన్నాడనమాట నీరసంగా వాడి బర్త్డే అనేది చాలా గ్రాండ్గా జరిగింది చిన్నపిల్లలకి మేము ఆ గేమ్స్ అన్నీ పెట్టడం జరిగింది అలాగే చిన్నపిల్లలకి ఇష్టమైన చాక్లెట్ ఫౌంటెన్ అనేది పెట్టడం జరిగింది కప్ కేక్స్ కూల్ డ్రింక్స్ అన్ని ఇటు పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి పానీ పూరి ఇలాంటివాన్ని పెట్టడం జరిగిందనమాట మేము వాడి బర్త్డే రోజుని అభి ఆ బర్త్డే రోజున అనేది అస్సలు మర్చిపోలేను చాలా మెమరబుల్ అనమాట ఆ రోజు మా ఫ్యామిలీ అందరూ వచ్చారు మా బంధువులు మా ఆత్మీయులు మా స్నేహితులు అందరూ వచ్చారనమాట ఆ ఫంక్షన్కి ఆ రోజున అయితే మేము మర్చిపోలేం అసల అది ఒక మెమరబుల్ డే అనమాట మా లైఫ్లో